కొద్దిసేపు అలా నేను పడుకొని మళ్ళీ లేచి మా మిత్రుల దగ్గరికి వెళ్ళి కాసేపు సరదాగా ఆడుకునేవాడిని మా మిత్రులు అందరూ చాలా బాగా మాట్లాడే వాళ్ళు వాళ్ళతో కలిసి ఎంతో సమయాన్ని ఇలాగే గడిపేసేవాడిని నాకు ఎంతో ఆనందంగా అనిపించేది మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళడానికి మా ఇంటికి వెళ్ళిపోయాను తర్వాత మా మామయ్య గారు నాకు తిరుపతి వెళ్దామని కబురు పంపించారు నేను వెంటనే వచ్చేసాను వచ్చేసింతర్వాత అందరం కలిసి ట్రైన్ టికెట్ బుక్ చేసుకుని ఎంతో జాలీగా ఎంతో సంతోషంగా వెళ్ళడానికి సిద్ధమయ్యాము మరుసటి రోజు మేము తిరుపతికి వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళాము అక్కడ అందరము టీ చాయ్ తాగేసి కొన్ని బిస్కెట్లు తిన్నాము తినేసి ట్రైన్లో కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ తిరుపతికి చేరుకున్నాము తిరుపతికి చేరుకున్న తర్వాత అందరము గుండ్లు కొట్టించుకున్నాము గుండ్లు కొట్టించుకొని సరదాగా బయటికి వచ్చి మాట్లాడుకుంటున్నాము అప్పుడే మా అమ్మమ్మ ఉన్నట్టుండి మాకు కనిపించడం లేదు మా అమ్మమ్మ గురించి చాలా వెతికాము అందరము కలిసికట్టుగా వెతికాము అయినా మా అమ్మమ్మ దొరకలేదు చివరికి నాకెందుకో అనుమానం వచ్చింది మా మమ్మీ చేయి పట్టుకొని ఉన్నట్టుండి నేను అమ్మ పదమ్మ నేను చూస్తాను అనేసి మా మమ్మీ చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళాను నేను మొత్తం డైరెక్ట్గా మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ నిల్చోని అమ్మమ్మ అని పిలవగానే మా అమ్మమ్మ సంతోషంతో ఏడుస్తూ నా దగ్గరకు వచ్చి గుండెలకు హత్తుకుంది నాకెంతో సంతోషం అనిపించింది అందరము సంతోషపడ్డాము అందరం కలిసి మళ్ళీ రూమ్లోకి వెళ్ళి చక్కగా కాసేపు రెస్ట్ తీసుకొని కొద్దిసేపు పడుకొని లేచి తినేసి మళ్ళీ బయటికి వచ్చాము బయటికి వచ్చి మళ్ళీ తిరుపతి నుండి కింది ప్రదేశంకి వచ్చాము కింది ప్రదేశానికి వచ్చిన తర్వాత అక్కడ మాకు పడుకోవడానికి గదులు దొరకగా మళ్ళీ పైకి వెళ్ళిపోయాము పైకి వెళ్ళే దారిలో బాగా చల్లగా ఉంది మేఘాలు మంచులు కమ్ముకు వస్తున్నాయి మాకు చూస్తుంటే ఎంతో సంతోషంగా అనిపించింది ఇలాంటి రోజులు ఇంకెప్పుడు వస్తాయా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను మేము పైకి వెళ్ళాక మా మామయ్య గారు మాకు తినడానికి ఎంతో రుచికరమైన ఆహార పదార్థాలు తీసుకువచ్చారు అవి తింటూ సరదాగా మాట్లాడుకుంటూ జాలీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను ఆ సమయంలో నాకు ఎంతో ఆనందంగా అనిపించింది చాలా ఆనందంగా అనిపించింది ఆ తర్వాత అందరం కలిసి మరి ఇంకో ఇంకో ప్లేస్లోకి వెళ్ళాలని అనుకున్నాము అప్పుడు అందరము పడుకోవడానికి సిద్ధమయ్యే రాత్రివేళ పడుకున్నాము పడుకొని పొద్దున్నే లేసి మళ్ళీ అందరమూ కారులో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము కార్ దగ్గరికి వెళ్ళి కార్ రేటు మాట్లాడుకున్నాము అతను ఎంత బ్రతిమలాడినా కూడా తగ్గించలేదు ఇంకా చేసేదేమీ లేక అతడికి ఇరవై ఐదు వేలు డబ్బుని ఇచ్చి కార్లో కొనసాగాము తిరుపతి పైన ప్రదేశం చాలా బాగా ఉంటుంది నేను వచ్చేముందు నా ఏజ్ వాళ్ళు ఎవరూ లేరని ఎంతో బాధపడ్డాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఎంతో సంతోషంగా అనిపించింది సమయం ఎలా గడిచి పోతుందో కూడా నాకు తెలియట్లేదు అంత బాగా ఉంది తిరుపతిలో పైకి వెళ్ళిన తర్వాత వారం రోజుల మేము అక్కడ సమయాన్ని గడపము ఆ వారం రోజులు నాకు ఇట్టే గడిచిపోయింది నేనైతే చాలా సంతోషించాను తిరుపతి వెళ్ళే వెళ్ళినందుకు తిరుపతి వెళ్ళిన తర్వాత మా అమ్మమ్మ ఏమో తప్పిపోయినందుకు అదొక్కటే విషయం మాకు బాధ కలిగింది అంతే తప్ప ఎక్కడా మేము ఎక్కడ బాధపడలేదు ఎక్కడ ఏమి ఎక్కువ బాధ పడ బాధ అనేది పడలేదు తర్వాత పైకి వెళ్ళిన తర్వాత తిరుపతి పైన ఒకవేళ మీరు చూడడానికి ఇంకా నాలుగు ఐదు ప్రదేశాలు ఉంటాయి ఆ ప్రదేశాలకు వెళితే మంచి మంచి మనకి చూడడానికి చెట్లు పొలాలు అటువంటివి చాలా ఉంటాయి అవన్నీ తిరిగేసి మళ్ళీ మేము కిందికి వచ్చేసాము మళ్ళీ అక్కడి నుంచి మేము యాదగిరిగుట్టకి వెళ్ళాలని అనుకున్నాము యాదగిరిగుట్టకి వెళ్ళడానికి మళ్ళీ మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వికారాబాద్కి వచ్చాము వికారాబాద్కి వచ్చి అక్కడ యాదగిరిగుట్ట ట్రైన్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరాము బయలుదేరిన తర్వాత యాదగిరిగుట్టకి వెళ్ళాము వెళ్ళాక అక్కడ లాడ్జిలో రూమ్ తీసుకొని అందరము ఎంచక్కా అక్కడే కోడిని కొనేసి అక్కడే కట్ చేసుకొని అక్కడే వండుకొని తింటున్నాము తిన్న తర్వాత మళ్ళీ కొన్ని ఒక రోజు అక్కడ సమయాన్ని గడిపి మరుసటి రోజు లేసి అందరము స్నానాలు చేసి దర్శనానికి నరసింహస్వామి గుడికి వెళ్ళాము అక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు మా మమ్మీ ఒక ఆవిడని చూసి గుర్తుపట్టి ఇలా చెబుతుంది నాని తను సీరియల్లో యాక్ట్ చేస్తుందిరా అని చెప్పింది నాకు నమ్మబుద్ధి అవలేదు దగ్గరికి వెళ్ళి చూస్తే నిజంగానే తను సీరియల్లో యాక్ట్ చేస్తుంది మేము మొత్తం మొట్టమొదటిసారిగా సీరియల్లో యాక్ట్ చేసే వాళ్ళని చూశాము నాకు ఆ రోజు ఎంతో సంతోషంగా అనిపించింది అంటే సీరియల్లో యాక్ట్ చేసే వాళ్ళని నిజ జీవితంలో నిజంగా వాళ్ళని చూసినందుకు నాకు ఎంతో సంతోషంగా అనిపించింది అందరం కలిసి సంతోషంగా మాట్లాడుకుంటూ కిందికి వచ్చాము వచ్చే దారిలో నాకు ఒక తుపాకీ కనిపించింది ఆ తుపాకి నాకు ఎంతో నచ్చింది ఆ తుపాకీ కొనాలంటే నాలుగు వందల రూపాయలు కావాలి నేను వెళ్ళి మా అమ్మని అడిగాను మా అమ్మ ఇప్పుడు వద్దులేరా మన దగ్గర అంత డబ్బులు లేవు అని అనింది తర్వాత నేను మా మామయ్య దగ్గరికి వెళ్ళి అడిగితే మా మామయ్య కొనిపించగలరు కాకపోతే మా మామయ్య ఏమన్నారంటే అది వద్దులేరా మళ్ళీ అది ఎవరికైనా తగిలితే గాయాలు అవుతాయి ఎందుకు వదిలేసేయి అన్నారు నాకు ఆ తుపాకీ చాలా నచ్చింది నేను దాన్ని వదులుకోవాలి అనుకోలేదు నేను సరాసరి మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా అత్తయ్యని ఎంతో బతిమిలాడాను అత్తయ్య నాకు ఆ గన్ ఎలాగైనా కొనిపించండి అనేసి బ్రతిమిలాడాను కొద్దిసేపటికి మా అత్తయ్య ఆ ఆ గన్ని కొనిచడానికి ఒప్పుకుంది నాకు ఆ తుపాకిని కొనిపించారు నాకు ఎంతో సంతోషంగా ఉంది మేము మళ్ళీ లాడ్జికి వెళ్ళిన తర్వాత అక్కడ అందరము కూర్చొని తింటుంటే నాకు అసలు తినాలని అనిపించలేదు ఎందుకంటే నాకు ఆ తుపాకి కొనిపించారు కాబట్టి ఎప్పుడెప్పుడు ఆ తుపాకీ తీసుకుంటానా ఆ తుపాకీతో ఆడుకుంటానా అని ఎదురుచూస్తున్నాను ఆ తుపాకీతో నేను ఎంతో ఆడుకున్నాను ఆ తుపాకీకి ఒక లైట్ కూడా ఉండేది ఆ తుపాకీకి ఉన్న లైట్తో అది దాన్ని నేను ఎంతో బాగా ఉపయోగించే వాడిని ఆ లైట్ అనేది చాలా దూరంగా ప్రయాణించేది మేము మళ్ళీ అక్కడ యాదగిరిగుట్టలో అయిపోయిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి రావడానికి సిద్ధమయ్యాము వచ్చే దారిలో నేనేం చేశాను అంటే చిలిపి పని చేసేవాడిని వచ్చే దారిలో ట్రైన్లో నుంచి కిటికీలు కిటికీ బయటికి ఆ తుపాకీలో ఉన్న లైట్ ఏదైతే ఉందో ఆ లైట్తో బయటికి వేసేవాడిని అప్పుడు ఏమైందంటే అడవిలో ట్రైన్ రెండు మూడు సార్లు ఆగిపోయింది నాకు అర్థం కాలేదు అలాగే చేసే వాడిని చిన్నవాడిని కదా అంత తెలివి లేదు మళ్ళీ నేను స్టేషన్ వచ్చిన తర్వాత అలా బయటికి చూస్తున్నాను నా దగ్గరికి సరాసరి మూడు ముగ్గురు పోలీసోళ్ళు వచ్చారు వచ్చి నా దగ్గరకు వచ్చి ఇలా అంటున్నారు ఏ బాబు ఆ లైట్ వేసేది నువ్వేనా అని అడిగారు నాకు ఏమీ అర్థం కాలేదు భయమేసింది ఆ లైట్ని నేను కింద పడేసి సైలెంట్గా కూర్చొని చూస్తున్నాను లేదు లేదు సార్ నాకు ఏమీ తెలియదు అని చెప్పాను పోలీసు వాళ్ళు నన్ను నించోమని చెప్పారు నించోమని చెప్పి జోబిని చెక్ చేశారు చూసిన తర్వాత ఇంకేమీ లేక వాళ్ళు సైలెంట్గా ఉన్నారు మళ్ళీ తర్వాత ఆఖరికి ఒక పోలీసు అతను కింద చూస్తే ఆ లైట్ కనిపించింది